నేను ఫుట్బాల్ కోచ్ ఒక కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను అంటే ఫుట్బాల్ అనేది మన ఇంటర్నేషనల్ గేమ్ అనమాట మన కాలేజ్లో నేను కోచింగ్ ఇస్తాము ఫుట్బాల్ కోచింగ్ నువ్వు జాయిన్ అవ్వాలనుకుంటున్నావా అంటే అది ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక కొన్ని కాలేజెస్లో అంటే మన కాలేజ్లోనే ఫుట్బాల్ కోచింగ్ పెడుతున్నాము ఫుట్బాల్ కోచింగ్ వచ్చేసి ఫీజ్ త్రీ థౌజండ్ అవుతుందమ్మ మంత్లీ పే చేయాలి అలాగే ఫస్ట్ మన కాలేజ్ నుంచి వేరే కాలేజ్ వాళ్ళతో కాంపిటీషన్ అనేది ఉంటుంది ఫస్ట్ వచ్చేసి మనం ఆ కాలేజ్తో కాంపిటీషన్ అయినతర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్లో వెళ్ళాలి ఆ తర్వాత స్టేట్ లెవెల్ ఆ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళాలి నెక్స్ట్ అలాగే ఇవన్నీ మనం పాటించాలి అంటే మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ వార్మప్ చెయ్యాలి ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి మన కాలేజ్లోనే పెడతాము నువ్వు జాయిన్ అవ్వాలి అంటే ఒకసారి నాకు కాల్ చేయి ఓకే మన కాలేజ్లోనే టూ అవర్స్ కోచింగ్ ఉంటుంది ఫుట్బాల్ కోచింగ్ గురించి గేమ్ ఆయితే చాలా బాగుంటుంది మన ఇంటర్నేషనల్లో ఆడతారు ఈ లెవెల్ అనేది అంతే అమ్మ నువ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఉంటుంది ఫస్ట్ డిస్ట్రిక్ట్లోకెళ్లి ఆడిన తర్వాత వాళ్ళతో కాంపిటీషన్ అయిపోయినాక మళ్ళీ స్టేట్ లెవెల్కెళ్ళాలి ఆ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళాలి అంతే నువ్వు జాయిన్ అవ్వాలి అంటే ఒకసారి నాకు కాల్ చేయమ్మ ఓకే థ్యాంక్యూ